చెప్పండి మీరు ఎవరు ఏం కావాలి మీకు అవునండి నేను కార్తికేయ నేను మా కార్తీక్ టూరిజమ్స్ నుంచి ఒక గైడ్నండి మీకు ఏం కావాలి చెప్పండి మీరూ సరైన గైడ్ దగ్గరకే వచ్చారండి నేను మీకు చాలా బాగా చెప్తాను చాలా స్పష్టంగా అర్ధం అయ్యేటట్టు చెప్తాను జాగ్రత్తగా వినండి ముందుగా మనం మన ప్రయాణాన్ని తిరుపతి నుంచి మొదలు పెడదాం మనం ముందుగా తిరుపతి వెళ్ళి దర్శనం చేసుకుని దేవుడి ఆశిస్సులతో మన ప్రయాణాన్ని మొదలు పెడదాం అక్క అక్కడ నుంచి మనం రాజమండ్రి వెళ్దాం రాజమండ్రిలో చాలా ప్రదేశాలు బాగుంటాయి తిరగడానికి అక్కడ మీరు ఉండే మార్కెట్ కానీ లేదా ఇతర దుకాణాలు కానీ గుడులు గా గుడులు కానీ మందిరాలు కానీ వెళ్ళి తిరిగి వచ్చాక అక్కడ నుంచి మనం విశాఖపట్నం వెళ్ళచ్చు విశాఖపట్నం వెళ్ళాక అంటే ఇంక మీకు అక్కడ కైలాసగిరి మరియు ఆర్కె బీచ్ అలాగే సంపత్ వినాయకుడి గుడి ఇలాంటివి రకరకాల ప్రదేశాలు ఉన్నాయి ఆర్కె బీచ్ గురించి మీకు తెలిసే ఉంటుంది అది ఘాజీ ఎటాక్ అని అప్పుడు జరిగింది గుర్తుందా మీకు అవునా అయితే అక్కడ ఆర్కె బీచ్లో ఒక సబ్మెరీన్ ఉంటుందండి అక్కడ కూడా అది చాలా దానికి ఒక మంచి గుర్తింపు ఉంది అప్పుడు యుద్ధంలో వాడిన సబ్మెరీన్ అదే అది అలా వచ్చి ఇంకా ఒడ్డు మీదకి ఈడ్చేసి దాన్ని ఉంచేసారు అది చూసాక మనం విశాఖపట్నం నుంచి అరకు వెళ్ళచ్చు మీరు ఉత్తర దిక్కున ఉన్నాను అన్నారు కదా అక్కడ ప్రదేశాలు ఎమైనా తిరిగారా మీరు మరేం పర్లేదండి అరకు కూడా అక్కడ మనాలి అని ఓక ప్రదేశం ఉంది మీరు వెళ్ళే ఉంటారు ఆ ప్రదేశం ఇది అరకు కూడా అలాగే ఉంటుంది సో వెళ్ళి రావచ్చు బాగుంటుంది సో మీరు నాలుగు రోజుల్లో చెయ్యచ్చు పర్లేదు కానీ దీనికి కొంచెం ఖర్చు అవుతుంది మీరు నాలుగు రోజుల్లో మరి ఇవి అన్నీ తిరగాలంటే దాదాపు ఒక లక్ష రూపాయలు అవుతుందండి మీరు ఇవన్నీ తిరగాలంటే నాలుగు రోజుల్లోని అంటే ఈ నాలుగు లక్షలు అంటే ఈ నాలుగు రోజులకి లక్ష రూపాయలంటే దీంట్లోని మీకు ఇచ్చే వాహనానికి ఉండబోయే స్థలానికి మీరు తినే తిండికి అన్నింటికీ మేము ధరని చెల్లిస్తాము మూల్యం చెల్లిస్తాము అన్ని ముల్యాలు కలిపే మీకు ఇక్కడ లక్ష రూపాయలు అవుతుంది సో మీరు మీ జేబు నుంచి తీసి ఒక్క రూపాయి కూడా తీసి బయట పెట్టక్కర్లేదు ముందుగానే మాకు లక్ష రూపాయాలు ఇస్తే మీ ట్రిప్ మొత్తం మేము సంపూర్ణం చేసి మిగిలిన డబ్బులు మీకు తిరిగి ఇచ్చేస్తాం అలాగే అండి మీరూ అలాగే చెయ్యండి సంతోషం అండి మీతో మాట్లాడి ఇంకా మీకు మా యజమానితో మీరు మాట్లాడండి మీరు అక్కడ డబ్బులు కట్టేస్తే నేను మీ మీ దగ్గరకి ఎప్పుడు రావాలో చెప్తే అప్పుడు వచ్చేస్తాను సరే అండి